మేము మొక్కలు తయారు చేయడానికి ఏం చేస్తున్నామంటే మనము బంకమట్టి అంటే జిగురు మట్టి ఉంటుంది కదా ఆ మట్టిని తీసుకెళ్ళి అందులో నుండి మేము ఆ మొక్కల యొక్క కాండానికి అతికించి అతికి కొంచెం కట్ చేసి మట్టిని కొంచెం అక్కడ అతికించి అతికించిన తర్వాత దానికి చుట్టూ ప్లాస్టిక్ కవర్తో మేము చుట్టేస్తాం అలా చుట్టి రో ఒక్క చుట్టిన రోజునే కొన్ని వాటర్ వేసిన తర్వాత మళ్ళీ టూ డేస్కి త్రీ డేస్కి తర్వాత ఒకసారి మళ్ళీ వాటర్ అంత అలా డే బై డే కాకుండా అలా టూ త్రీ డేసు సైమల్టేనియస్లి దాంట్లో వాటర్ పోస్తుంటే ఆటోమేటిగ్గా కొన్ని డేస్కి ఏమవుతుంది రూట్స్ అనేవి ఫామ్ అవుతున్నాయి ఆ కొమ్మకి మళ్ళీ వేరే ఏదైతే కట్ చేసి అతికించామో అక్కడ వేరే రూట్స్ అనేవి ఫామ్ అవుతాయి అలా మనకి ఎన్ని కావాలంటే అన్ని అదైతే ముదురు పోయిన కొమ్మల నుంచి మాత్రమే అటువంటి మొక్కలను మనం తయారు చేయాలి అలాగా మేము మొక్కలు తయారు చేసి వేరే వేరే మొక్కలు ఒక ఒక మొక్కని తన్నీ వేరే వేరే మొక్కల కింద బోలెడు మొక్కలు మనకు కావాల్సిన మొక్కలన్నీ మేము ప్రిపేర్ చేసుకుంటాం